మాకు సమీపంలో ఉండే పర్యాటక ప్రదేశం పేరుపాలెం బీచ్ అక్కడ మేరీ మాత గుడి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుడిని వీక్షిస్తారు అంతేకాకుండా అదీ సముద్ర తీరము కాబట్టి అక్కడ చేపలు రొయ్యలు పీతలు అవి ప్రత్యేకంగా ఉంటాయి మంచి రుచితో కూడి ఉంటాయి